నాకు ఎక్కువగా బిర్యాని అంటే ఇష్టం నాకు అది చాలా టేస్టీగా దొరుతుంది దాంట్లో లెగ్ కూడా చికెన్ లెగ్ పీసెస్ అంటే ఇంకా ఇష్టం వాటిలో పీసెస్ వేసుకుని బిర్యాని తింటూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది నిమ్మకాయతో తినడం అంటే నాకు చాలా ఇష్టం అది రాయల్ రెస్టారెంట్లో అయుంటే నాకు ఎంతగానో ఇష్టం ఉంటుంది అందులో చాలా క్వాలిటీగా ఎంతో తక్కువ సాల్ట్ వేసి మంచి మంచిగా వండుతారు రోస్ట్గా మంచి టేస్టీకరంగా ఉంటుంది అది చూడడానికి అందంగా కనిపిస్తుంది మరియు తినడానికి కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది దాంట్లో మాకు రాయల్ రెస్టారెంట్ అంటే ఎంతో ఇష్టం అందులో తక్కువ ధరలో ఎంతగానో దొరుకుంతుంది మంచి బిర్యానీ లభిస్తుంది ఎంతో టేస్టీగా మంచి స్పైసీగా ఉంటుంది అందువలన నాకు రాయల్ రెస్టారెంట్లో బిర్యానీ తినడం అంటే ఎంతగానో ఇష్టం అది మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం మంచిగా స్పైసీగా చేస్తారు దాంట్లో అనేక రకాల వేడి పదార్ధాలు కాకుండా అతి తక్కువ బిర్యాని సమానుతోటి ఎంతో మంచి రకము ఎంతో మంచిగా తయారుచేసి చాలా టేస్టీగా రుచికరంగా అందిస్తారు